మా గ్రామంలో ప్రజలు అప్పులు తీసుకోవడం సాధారణమే చాలా మంది వాళ్ళ అవసరాల కోసం కొన్ని సార్లు వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులున్న వాళ్ళే అయి ఉండొచ్చు టైమ్కు వాళ్ళు వేరే వాళ్ళకు ఇవ్వడం వేరే వాళ్ళు వీళ్ళ టైంకి ఇవ్వకపోవడం వల్ల వీరు వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటూ ఉంటారు కొంతమంది వాళ్ళ దగ్గర లేకున్నా వాళ్ళు ఎవరి దగ్గరన్నా అప్పులు తీసుకుంటారు వాళ్ళ అవసరాలకు ఇంట్లో ఏదైనా సిట్యుయేషన్స్కి సంబంధించి అప్పుడు వాళ్ళకు డబ్బులు లేకపోతే ఊర్లలో అందరూ అలానే చేస్తారు ఉన్నప్పుడు డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరకెళ్ళి అప్పు తీసుకుంటారు తీసుకోవడం బానే ఉంటుంది ఇవ్వడం కూడా బాగానే ఉంటుంది గానీ కొంతమంది ఏం చేస్తారంటే తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటారు ఇచ్చేటప్పుడు మాత్రం అసలు వాళ్ళు ఇవ్వరు ఇవ్వకుండా ఎన్ని రోజులైనా అట్లా కొన్ని అట్ల ప్రతికూలమంటే కొంతమంది తీసుకుంటారు గానీ తిరిగి ఇవ్వరు అదే కొద్దిమంది అలా ఉండరు అందరు ఏ టైమ్లో తీసుకున్నాం ఎంత వడ్డీ అయ్యింది అలా ఇచ్చేస్తారు కాకపోతే కొద్దిమంది అట్ల ఇవ్వరు ఇంకా ఒక్కొక్కసారి అయితే చుట్టాలకు మనం ఇస్తాం కదండీ అప్పుడైతే చాలా ప్రతికూల ప్రభావాలు ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు మన చుట్టాలను మనం ఇచ్చినాం వాళ్ళను ఏమన్నా మాట అని అని అడుగుదాం అంటే వాళ్ళు బాధపడతారేమో అని అడగడానికి చాలా ఇబ్బంది పడతాం అట్లా కాకపోతే మనకు కూడా అవసరం ఉంది ఇప్పుడు డబ్బు మనకు ఎవరు ఇస్తారు డబ్బులు ఎవ్వరు ఇవ్వరు అట్లా చాలా సార్లు ప్రతికూల ప్రభావం చూసాము కొద్దిమందికి అట్లా జరిగింది కొద్దిమంది ఏమో ఇచ్చేస్తారు కొన్ని సార్లు మంచిదే అప్పులు ఇవ్వడం అప్పులు ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే వడ్డీ వస్తుందని ఆశతో ఇస్తారు కాకపోతే వడ్డీ ఆశ కోసం ఇస్తారని కొందరు ఇస్తారు కొందరు ఇవ్వరు ఇచ్చినప్పుడు అనుకోండి మనకు బాగానే ఉంటుంది ఇవ్వనప్పుడు మాత్రం అది మన దగ్గర ఉన్న డబ్బులు పోతాయి ప్లస్ వడ్డీ వస్తుందన్న ఆశ అన్ని పోతాయి